తూర్పుగోదావరి జిల్లాలో విద్యా సంస్థల సంఖ్య చాలా ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు విశ్వవిద్యాలయాలు వృత్తి విద్యా శిక్షణా సంస్థలు వంటి చాలా రకాల విద్యా సంస్థలు ఇక్కడున్నాయి స్కూళ్ళ విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అలాగే ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితమైన విద్యను అందిస్తాయి అలాగే ప్రైవేట్ పాఠశాలలు అలాగే ఎయిడెడ్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తాయి ప్రైవేట్ పాఠశాలలు సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల కంటే మెరుగైన అవసరాలను అందిస్తాయి కానీ అవి ఖరీదైనవి కూడా కాలేజీల విషయంలో వివిధ రకాల కళాశాలలు ఉన్నాయి వీటిలో డిగ్రీ కళాశాలలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలు అలాగే కొన్ని టెక్నికల్ కాలేజీలు కొన్ని కొన్నేమో వృత్తి విద్యా కళాశాలలు ఉన్నాయి డిగ్రీ కళాశాలలు సాధారణంగా డిగ్రీలను అందిస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలు మాస్టర్స్ మరియు డాక్టరేట్ డిగ్రీలను అందిస్తాయి టెక్నికల్ కళాశాలలు టెక్నికల్ కోర్సులను అందిస్తాయి వృత్తి విద్యా కళాశాలలు వృత్తిపరమైన కోర్సులను అందిస్తాయి విశ్వవిద్యాలయాల విషయంలో తూర్పుగోదావరి జిల్లా రెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒకటి అమలాపురం మరియు శ్రీ విశ్వవిద్యాలయం శ్రీ సాయి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రాజమండ్రిది ఒకటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం అయితే శ్రీ ఆదిత్యా ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం అలాగే రాజమండ్రిలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ ఉంది అలాగే గైట్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అని చెప్పి ఒక కాలేజీ రాజమండ్రిలో ఉంది వృత్తి విద్యా శిక్షణా సంస్థల విషయంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక వృత్తి విద్యా శిక్షణా సంస్థలు ఉన్నాయి ఈ సంస్థలూ రకరకాల వృత్తిపరమైన కోర్సులను అందిస్తాయి వీటిలో ఇంజనీరింగ్ మెడిసిన్ టెక్నాలజీ మరియు వ్యాపారం వంటి రంగాలు ఉన్నాయి స్కూల్ ఫీజులు విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ఉచితమైనవి కానీ ప్రైవేట్ పాఠశాలలు మరియు ఎయిడెడ్ పాఠశాలలు ఫీజులు వసూలు చేస్తాయి ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు సంవత్సరానికి దాదాపుగా ఇరవై వేల నుంచి లక్ష వరకూ కూడా వసూలు చేస్తాయి